మా కుటుంబం స్నేహితులు చాలామందే ఉన్నారు మా నాన్నగారికి చాలామంది మిత్రులు ఉన్నారు భాస్కర్ హనుమంతరావు శ్రీనివాసు రమేష్ సురేష్ పల్లా సురేష్ పల్లా కిషన్ ఇలా చాలామంది మిత్రులు ఉన్నారు మా కుటుంబానికి వీళ్ళు అందరు చాలా సన్నితులు వీళ్ళు వీళ్ళు మాతో మంచి స్నేహాన్ని మంచి స్నేహాన్ని వ్యక్తపరుస్తారు మాకు ఏమన్నా కష్టాలు వస్తే వీరు వారిని సులభంగా సులభంగా మాకు పరిష్కరించి పెడతారు ఇంకా వీళ్ళు మాకు చాలా కాలం నుంచి దగ్గర బంధువులు ఇంకా వీళ్ళవల్ల మేము చాలా రకాలుగా వృద్ధి చెందాము ఇంకా మాకు బాగా ఆప్తులైన కుటుంబ స్నేహితులు వరలక్ష్మి ఇంకా వెంకటేశ్వరరావు గారు వీళ్ళు చాలా మంచివారు వీరు మాకు ఎన్నో ఎన్నో పరిస్థితులలో చాలా మాకు చాలా మద్దతు అనేది అందించారు వీళ్ళ వల్ల మేము చాలా బాగా అభివృద్ధి చెందాము